మా ప్రాంతంలోని పాఠశాలలు ప్రత్యేక తరగతులు అందిస్తాయి నృత్యం కోసం కూడా తరగతులు ఉంటాయి వాటికి సపరేట్గా దానిలో విద్యార్థులు నేర్చుకొని దానికి అనుగుణంగా ఎవరు బాగా చేస్తారో వాళ్ళకి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి తీసుకెళ్ళి అంటే అంత అంత స్థాయిలో వెళ్ళగలిగే విద్యార్థులు ఉంటే ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగే ప్రోత్సాహం అయితే ఉంది ఇంకా దీంట్లో మెరుగుపరచడానికి అని అంటే మెరుగుపరచాలి అంటే గ్రామస్థాయిలో ఇలాంటి ప్రత్యేక పాఠశాలలు ఉండవు దాంట్లో దీంట్లో కొంచెం మెరుగుపరిస్తే బాగుంటుంది